గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి మొబైల్ షాప్ ఓనర్నే చెప్పండి స్క్రీన్ గార్డు పగిలిపోయిందా అంటే మీకు ఎలాంటి అవుతాయి ఎలాంటి స్క్రీన్ గార్డు కావాలండి టెంపర్ గ్లాస్ ఉంది గొరిల్లా గ్లాస్ ఉంది సిక్స్ డీ ఉంది లెవన్ డీ ఉంది మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది అది ఇస్తా ఇస్తాం అండి అది వేస్తాం ఇప్పుడు డీ లెవన్ డీ రెండు మంచిగా ఉంటాయండి ఇప్పుడు నార్మల్ టెంపర్ గ్లాస్ వచ్చి హండ్రెడ్ ఉంటుంది గొరిల్లా గ్లాస్ వచ్చి వన్ నుంచి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ ఉంటుంది ఇప్పుడు సిక్స్ డీ వచ్చి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఉంటుంది లెవన్ డీ వచ్చి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఉంటుందండి అంటే ఇప్పుడు ఏ ఏ ఫోన్ అయిన సరే ఎలాంటి ఫోన్కు అయిన సరే ఈజీగా వేసిస్తామండి మంచిగా నీట్గా క్లీన్గా ఉంటుంది మన షాప్ లొకేషన్ వచ్చి సికింద్రాబాద్ అండి మ్యాట్ వేస్తే మంచిగా ఉంటుందండి అంటే ఇప్పుడు ఫోన్ బట్టి అండి మనం ఫోన్ యూస్ చేయడం బట్టి కొంతమంది మ్యాట్ వేస్తే అంటే బ్రైట్నెస్ ఎక్కువగా ఉండదు మ్యాట్ వేస్తే కొంతమందికి మ్యాట్ వేస్తే మన్ నం నచ్చదు కొంతమందికి ఏమో నచ్చుతుంది ఎవరెవరి ఇష్టం అండి మ్యాటు అంటే వేసుకోవచ్చు మ్యాట్ మ్యాట్ వేసుకుంటేనే చాలా మంచిది ఫోన్ మంచిగా ఉంటుంది నీకు ఎప్పుడైనా కింద బ్యాలెన్స్ సడన్గా చేతిలో నుంచి జారీ కింద పడ్డ కానీ మ్యాట్ వేస్తే డిస్ప్లే గట్టిగా ఉంటుంది ఏమి కాదు ఫోన్కి ఏమి కాదు డిస్ప్లే ఏమీ కారాబ్ కాదండి అలా ఇప్పుడు టూ నుంచి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు చెప్పాను అంటే మీరు పర్సనల్గా అవాల్టీ అప్పుడు ఫోన్ చేసి చెప్పారు కాబట్టి మీకు డిస్కౌంట్ ఉంటుందండి ఇప్పుడు టూ ఫిఫ్టీ అంటే మేము టూ ట్వంటీ టూ థర్టీ లోపు వేసి ఇస్తాం అండి మీకు సికింద్రాబాద్లో వచ్చి ఇప్పుడు సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ కింద ఉంటుందండి లెఫ్ట్ సైడ్లో ఓకే అండి చెప్పండి ఓకే ఓకే ఓకే